మాకు చాలా పెద్ద తోట అయితే ఉంది మేము సొంతంగా పెంచుకుంటున్నామన్నమాట అందులో మొక్కలని ఇగ కాయగూరలు అయన్నీ పండిస్తూ ఉంటాము కానీ తోటని పె పెంచడమంటే అంత సులువైన పని అయితే కాదు చాలా కష్టతరమైన పనే ఎందుకంటే ఎప్పుటికప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కలని వాటికి కావలసిన పిండి గట్ర వేస్తూ ఎప్పుటికప్పుడు నీరు పెడుతూ పురుగులు గట్ర చేరాయా లేదా అన్నీ చూసుకోవాలి కొన్నికొన్ని సార్లు అదైతే కూరగాయలు పండించే ప్లేస్లో అయితే పురుగులు గట్ర పట్టడం అయితే ఎక్కువగా జరుగుతుంది పురుగులు పట్టేసి ఆకుల్ని గట్ర తినేయడమూ చీడపురులు గట్ర పెట్టి మొత్తం పంటని కట్ట తినేయడం అయితే జరుగుతుందన్నమాట అప్పుడు మేము మందు గట్ర సా పంట పంటకి కావలసిన మందూ గట్ర తీసుకొని మేము ఆ మొక్కలకి కొట్టినప్పుడు ఆ పురుగులు చనిపోవడం జరుగుతుంది అలా ఎప్పుటికప్పుడు మేము సంరక్షించుకుంటూ ఉంటామన్నమాట దీనివల్ల దోమలూ పురుగులూ క్రిములు అంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మొక్కల్ని చాలా మేము జాగ్రత్తగా చూసుకుంటాము చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకైతే ఎక్కువ మొక్కలని పెంచడం వల్ల దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి పురుగులు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయన్నమాట కానీ మేము జాగ్రత్తలు తీసుకుంటాము మేము ఎప్పుడైనా సరే వాటికి మందూ గట్ర కొట్టినా చేతులకి గట్ర మేము సబ్బూ గట్ర రాసుకొని శుభ్రంగా క్లీన్ హ్యాండ్వాష్ చేసుకుంటూ ఉంటాము పురుగులు గట్ర అవి గట్ర రాకుండా మేము ఎప్పటికప్పుడు మేము జాగ్రత్తగా చూసుకుంటాము దోమ గట్ర ఎక్కువ వస్తాయి కాబట్టి మేము ఎక్కువగా దోమల తెరలు ఇంకా కిటికీల్లోకి మా ఇంటి కిటికీల్లోకి ఇం ఇంట్లోకి రాకుండా మేము ఉద్దపడకుండా కిటికీలకీ గుమ్మాలకీ గట్ర మేము నెట్ టైపు అవి కడుతూ తెరలు కట్టుకుంటూ ఉంటామన్నమాట